హలో విక్రమ్ మీరు మా ఇంట్లో ప్లంబర్గా పనిచేసావు బోర్లోని బొరులో నుంచి వాటర్ రావటం లేదు నెక్స్ట్ వాటర్ సెప్టిక్ ట్యాంకులో నుంచి సరిగ్గా వాటర్ అటు ట్యాప్లో నుంచి కొంచెం సరిగ్గా వాటర్ రావటం లేదు ఏదైనా పైపు లెంగ్త్ పగిలిపోయి నీళ్ళు సరిగ సరిగ్గా రావటం లేదు

ప్లంబర్ని తీసుకురండి అ ఆ అలాగే అలాగే

ఆ సరే